ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం ఎదుర్కున్న సమస్యలు అంటే మెయిన్ మూడు మూడు అని కాదు కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ ఈ మూడిట్ల మీద పెడితే ప్రభుత్వం వాటిని చాలా పరి వాటిని చాలా తొందరగా పరిష్కరిస్తుందని అనుకుంటున్నాను పరిష్కరిస్తుంది కూడా ప్రభుత్వాలు భారతదేశం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అంటే మెయిన్ ముఖ్యంగా పేదరికం విద్యా ఆరోగ్యం ఈ మూడింటిని పరిష్కరిస్తే భారతదేశం అనేది పేదరికం భారతదేశం ఎదుర్కొన్న సమస్యలు సవాళ్ళు అనేది ఉండదు అయినా దీన్ని బట్టి చూస్తుంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వం అన్నిటి వాటన్నింటిని ఒక్కొక్కటిని ఎదురుకుంటూ వాటిని సమస్యను పరిష్కరిస్తూ వస్తుంది ముఖ్యంగా పేదరికం ప్రజలు జనాభా ఎక్కువగా ఉండటం వల్ల పేదరికం కూడా ఎక్కువ అవుతుంది ప్రతి ఊరిలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి జనాలందరూ కూడా పేదరికంతో ఎదుర్కొంటున్నారు ఆ పేదరికమనే సమస్యని తొందరగా తొలగించాలని నేను కోరుతున్నాను అదేవిధంగా విద్య ఎంత విద్య అనేది మారుమూల ప్రాంతాలకు వెళుతుంది కానీ కొండ ప్రాంతాల్లో కొన్ని చాలా కొన్ని విద్య అందని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి ఈ దేశంలో భారత దేశంలో విద్య అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కూడా విద్య వెళ్ళాలి వాటి యొక్క సమస్యలను సవాళ్ళను ఎదుర్కోవాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా విద్య అనేది అందరికీ అందుకోవా అందరికీ అందాలి ఆ విద్య ఉండడంవల్ల సమస్యలు ఆ చుట్టుపక్కల ఆ ఊరు యొక్క ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ తీరతాయి అందరూ తెలుసుకుంటారు ప్రజలు పెద్ద వాళ్ళు ఉన్నారంటే అంతకి తెలియకపోయినా విద్యార్థుల వల్ల చదువుకున్న వాళ్ళ వల్ల ఆ ఊరి సమస్యలన్నీ తీరుతాయని నేను అనుకున్నాను ఆ యొక్క అధికారుల ద్వారా ప్రజల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా ఎమ్మెల్యే ద్వారా అన్ని అందుతుందని నేను వింటున్నాను చెప్తున్నాను అదే విధంగా ఆరోగ్యం ఆరోగ్యం అంటే ప్రజలకి ఏది అవసరమో అది చక్కగా తొందరగా ఆరోగ్యంగా అంటే చక్కని తిండి తిండి సంబంధించిన పోషకాలు అన్ని అందాలి అందాలంటే తినాలంటే అక్కడ ప్రభుత్వాలన్నీ సమకూర్చాలి సమకూర్చుతున్నారు ఈ మూడు కూడా ముఖ్యంగా ఏంటంటే పేదరికం అనేది ఉండకూడదు జనాభా ఎక్కువ ఉండటం వల్ల కూడా కుటుంబంలో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అవన్నీ అవుతున్నాయని నమ్ముతున్నాను కొద్దికొద్దిగా నెమ్మ నెమ్మదిగా మెయిన్ భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాల్ సవాలని ఏంటంటే సమస్యలు ఈ మూడే పేదరికం విద్య ఆరోగ్యం వైద్యం బాగా అందిందంటే ఆరోగ్యం చక్కగా అన్ని ప్రజలందరు చక్కగా చూసుకుంటారు విద్య అందరికీ విద్య ప్రతి మారుమూల ప్రాంతాలకి అందిందంటే ఇంక చూడవలసిన పరిస్థితి అయితే ఆ పేదరికం ఏంటంటే ఏది అవసరం ఉద్యోగం నిరుద్యోగమని పా పన్లు పేదరికం పే ఎవరికి ఏ పనులు కావాలి ఉద్యోగాలు ఏవి కావాలి ఎవరికి ఏ సంబంధించిన ఏ పని కావాలో ఆ పనులన్నీ అందితే పేదరికం అనేది తగ్గుతుంది ఎవరికి వాళ్ళు పనులన్ని చేసుకోవడం వల్ల ఆ కుటుంబ పరిస్థితులు అన్నీ చక్కదిద్దుతున్నాయని నమ్ముతున్నాను ఇవన్నీ కూడా ప్రభుత్వాలు వాటిని పరిష్కరిస్తారని నేను ఎదురు చూస్తున్నాను పరిష్కరిస్తున్నారు కూడా